ఖచ్చితంగా ప్రభావితం చేసింది అని అనుకుంటున్నాను ఎందుకు అంటే ఒకప్పుడు నాటకాలు కానీ వి వివిధ రకాలైన సర్కస్లు కానీ ఇట్లాంటి కళలు అన్నింటిని ప్రజలు ఎంతో ఆసక్తితో చూసేవారు అదే ఒకానొక టైంలో చిత్రాలు కానీ ఫోన్లో వచ్చే వివిధ రకమైనవి కానీ వీటి అన్ అవన్నీ చేతిలో ఉండేసరికి ప్రజలు అట్లాంటి నాటకాల పైన ఎవరు ఆసక్తి చూపించడం లేదు అలా ఆసక్తి చూపించకపోయేసరికి కళాకారుల పైన చాలా ప్రభావం పడుతుంది అదే డిజిటల్ మీడియా అనేది లేకపోయేసరికి ప్రజలందరూ ఒకరితో కలిసి ఒకరు మాట్లాడుతూ వాటన్నిటిని చూస్తూ ఆనందపడుతూ ఒకరితో ఒకరు సమయాన్ని గడిపేవారు ఈ డిజిటల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ మధ్య సంవత్సరాల్లో కళ కళాకారుడి పైన చాలా ప్రభావితం అనేది చూయించింది ఇలా ప్రాతినిధ్యం పెరగాలి అంటే మన చేతిలో ఉన్న టెక్నాలజీని ఖచ్చితంగా మనం ఉపయోగించాలి ఉపయోగించకుండా మనం ఉండలేము కానీ అలానే వీటిని ఎలా ప్రోత్సహిస్తున్నామో ఆ కళలని కూడా అలాగే ప్రోత్సహించాలి అనేది నా అభిప్రాయం